మా గ్రామీణ సంఘంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ లాగా పెట్టారు ఆ సూపర్ మార్కెట్లో మనకు లభించే ప్రత్యేకమైన వస్తువులు ఏంటంటే కేవలం సేంద్రియ ఎరువులు సేంద్రియ పద్ధతిలో పండించేటటువంటి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా మనకు లభిస్తాయి ఉదయం పూట వెళ్తే మనకి తాజాగా అప్పుడే తోట నుంచి తెచ్చినటువంటి కూరగాయలు లభిస్తాయి అక్కడ బయట మార్కెట్తో పోల్చుకుంటే ఇక్కడ రేటు కొంచెం తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఈరోజుల్లో బయట మార్కెట్లో మనకి సేంద్రియ విధానంలో పండించినటువంటి కూరగాయలు ఆకుకూరలు దొరకడం కష్టం ప్రతి ఒక్కరూ అధిక దిగుబడి రావాలని ఎక్కువగా మందులు వాడటం వల్ల రసాయనాలు ఆ ఆకుకూరల్లో గానీ కూరగాయల్లో కలిసిపోతున్నాయి అదే ఆకుకూరలు కూరగాయలు మనం తిని అనారోగ్యం పాలవుతున్నాం ఎవరైతే ఆ వ్యాపారాన్ని ప్రారంభించారో వారు మంచి ఆలోచనతో అక్కడ సూపర్ మార్కెట్ ప్రారంభించారు ఆ సూపర్ మార్కెట్ ఇప్పుడు బాగా విజయవంతంగా నడుస్తుంది ఇంకా కూరగాయలు ఎరువులతో పాటుగానితర మన ఇంట్లో కావలసినటువంటి సరుకులు గృహావసర వస్తువులు ప్రతిదీ అక్కడ అందుబాటులో ఉన్నాయి తినడానికి స్న్యాక్స్ కానీ బిస్కెట్ల్ ఇలాంటి ప్రతిది ప్రతి ఒక్క వస్తువు అక్కడ అందుబాటులో ఉన్నది ఇంకొకటి రెండోది విజయవంతంగా నడిచేటటువంటి ఇంకొక వ్యాపారం హోటల్ టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ కూడా మా ఊర్లో బాగా నడుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఉదయం మధ్యాహ్నం ఉదయం ఏమో ఇడ్లీ అట్టు పూరి పూ అట్టు పూరి మైసూర్ బోండా వేస్తారు సాయంత్రం ఏమో పునుగు గారె ఉల్లిపాయ బజ్జి మిర్చి బజ్జి వేస్తారు ఇవి బాగా చాలా బాగుంటాయక్కడ చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ మంది అక్కడకె వెళ్లి తెచ్చుకుంటారు మా ఊర్లో ఈ రెండు వ్యాపారాలు ఇంకొకటి సమోసా వ్యాపారం బాగా బాగా వృద్ధి చెందింది వాళ్ళు చక్కగా చదువుకుంటూ ఉంటారు వ్యాపారంలో చేసుకుంటూ ఒక కుర్రాడు వాడు అయితే చదువుకుంటూ వ్యాపారం చేస్తున్నాడు అతను న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ దాన్నేమంటారు అతనికి ఏజెన్సీ ఉంది ఏజెన్సీ ద్వారా అతను చేస్తున్నటువంటి పని చక్కగా చేసుకుంటున్నాడు